ముఖ్యంగా మన భారతదేశాన్ని కనుక తీసుకుంటే సంగీత విద్వాంశలు కానివ్వండి లేదా సంగీత కళాకారులు కానివ్వండి లేదంటే కళాకారుల నృత్యాలు కానివ్వండి ఏదైనా కానీ మన భారతదేశంలో ముఖ్యమైన ప్రతిష్టా అని గుర్తిస్తా గుర్తింపుబడతాయనమాట అలాగే ఈ భారతదేశంలో సంగీత పరిశ్రమను ప్రోత్సహించాలంటే ముఖ్యంగా ఆ సంగీత గాయకులు కానివ్వండి లేదంటే ఆ సంగీతాన్ని వాయించేవారికి కానివ్వండి తమకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులను కొంచెం అందజేయడంలో ఇలాంటి మంచి మంచి చర్యలు తీసుకోవడంలో మనకి మనకి మంచిగా దోహద వాళ్ళు మంచిగా దోహదపడతారు అనేటువంటిది నా అభిప్రాయం అలాగే ముఖ్యంగా గాయకులు కానివ్వండి లేదంటే భరతనాట్యాలు కా నాట్యాలు చేసేవారికైనా సరే లేదంటే సంగీత పరిశ్రమను ప్రోత్సహించాలన్నా కానివ్వండి మన భారతదేశంలో మంచి గుర్తింపు అనేది ఉంటుందనమాట అలాగే భారతదేశ సంగీత పరిశ్రమను ప్రోత్సహించాలంటే ముఖ్యంగా మనకి సంగీత గాయకులు కానివ్వండి లేదంటే సంగీత విద్వాంశలకి కానివ్వండి మంచి మంచిగా వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా మనం సహాయక సహాయపడగలిగితే వాళ్ళు మనకి ఎంతో మంచిగా పేరు అనేది తీసుకుని వస్తారనమాట ఎందుకంటే మన భారతదేశం అనేది ఎందులోను తీసిపోనిది అలాగే మన భారతదేశంలో చాలా మంచి మంచివి అంటే మంచి మంచి సంగీత విద్వాంశలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పైకి తీసుకురావడం వల్ల మనకి ఎంతో బాగుంటుందని నా అభిప్రాయం అలాగే నృత్యాలు కానివ్వండి భరతనాట్యాలు కానివ్వండి ఇవన్నీ పురాతన మనకి సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటివి ఇవి అలాంటివి ఎక్కువగా మనం దాన్ని ఏమంటారంటే ఎక్కువ దాన్ని ఇన్స్పైర్ చేయడం వల్ల కూడా మనకి మంచిగా పేరు అనేది వస్తూ ఉంటుంది మన ధర్మాన్ని మనం మర్చిపోకుండా ఉండగలుగుతాం ముఖ్యంగా అలాగే మన ధర్మాన్ని పాటించడం వల్ల మన భారతదేశానికి కూడా మంచి గుర్తింపు అనేది దక్కుతూ ఉంటుంది ఇలా ప్రోత్సహించడానికి కూడా మంచి మంచి ప్రోత్సహించబడని వారు కూడా ప్రోత్సహించబడేటువంటి మంచి పునాదిగా ఇక్కడ సంగీతాన్ని మనం ఇక్కడ వివరించుకోవచ్చు మంచి గొంతుకు ఉన్న ప్రతి ఒక్కరు సంగీతానికి సంగీత పరిశ్రమకి వెళ్ళలేకపోతున్నారు ఐదర్ వాళ్ళ కుటుంబీకుల పరిస్థితులు కానివ్వండి లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఉన్నటువంటి నష్ట పరిహారాలు కానివ్వండి ఏదైనా కానీ పరిశ్రమదాకా వెళ్ళలేనటువంటి ప్రజలు సంగీతం నేర్చుకుని ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోతుందనేది నా మంచి ఆలోచన ఈ ఆలోచన్ని పెంపొందించడానికి ఈ భారతదేశానికి మంచి పేరు తగిన రీతిలో రావాలన్నా మంచి మంచి సంగీత విద్వాన్సులని మనం ఏర్పచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి అందజేయడంలో చాలా తృప్తి అనేది ఉంటుందనమాట ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి ఉపయోగించబడేవారే మన భారతదేశానికి గర్వకారణంగా తీసుకుని వచ్చేవాళ్ళే సంగీతానికి మంచి విశిష్టత ఉందండి సంగీతం లేనిదే ఏ కవి ఏ విధ్వాంసుడు ఏ విశ్వ కవి కూడా రాయలేనటువంటి కవులు కానివ్వండి పద్యాలు కానివ్వండి శ్లోకాలు కానివ్వండి చాలా ఉన్నాయి మంచి మంచి సినీ రంగంలో కూడా సంగీత పరిశ్రమని మంచిగా ఉప్పొంగి పరిస్తే మన భారతదేశానికి ఇంకా మంచి పేరు గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది అలాగే అంత సంగీత పరిశ్రమనికి ప్రోత్సహించడానికి కూడా మనం కొన్ని చర్యలునేవి తీసుకుంటామనమాట నా అభిప్రాయం వచ్చేసరికి వారి వారి అవసరాలు వాళ్ళకి తీర్చలేని అవసరాలు ముఖ్యంగా వాళ్ళ వాయించడానికి కావల్సిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళకి మైక్ సెట్స్ కానివ్వండి ఏదైనా కానీ మ్యూజికల్గా అంటే సంగీతానికి ఉపయోగపడే దాని ఏమంటారంటే సంగీత పరిశ్రమలు కానివ్వండి పారిశ్రామికంగా కానివ్వండి సంగీత పరిశ్రమకి మంచి గుర్తింపు రావాలన్నా మనం ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహించాలన్న వాళ్ళకి కొన్ని అవసరాలనేవి ఉంటాయి అలాంటి అవసరాలని మనం మనం కనుక ఆ అవసరాలని తృప్తి పడగలిగితే మనం కనుక సహాయపడగలిగితే వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుందనమాట అలాగే మనం ఎన్నో పరిశ్రమలు చూసినా సంగీత పరిశ్రమలకి ఉన్నటువంటి మంచి పేరు ఎక్కడా లేదు అంటే మన భారతదేశానికి ముఖ్యంగా తెలుగులో పాడనివ్వండి లేదంటే హిందీ కన్నడ ఇతర ఏ భాషలో అయినా పాడనివ్వండి మన భారతదేశానికి మంచి గుర్తింపు ఉంటుంది అనేది నా ఒక్కట్వంటి అభిప్రాయం వారి అవసరాలను తెలుసుకోవాలి అలాగే పరి సంగీత ప సంగీతం వచ్చిన వారికి కూడా సంగీతమైన ఇష్టమైన వాళ్ళకి కూడా సంగీత పరిశ్రమకి రాలేనటువంటి వారికైనా సరే ఆ పరిశ్రమ దాకా మనం ప్రోత్సహించి వాళ్ళని తీసుకురావాలన్నది నా ఆలోచన